వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు గ్రామీణ ప్రజలు చాలా రకాలైన సవాళ్లు సమస్యలెదుర్కుంటారు ఎలా అనగా వాళ్ళకి ఈ రంగంలో ఏ అను అనుభవం ఉందని ఇంకా వాళ్ళకు వాళ్ళ దగ్గర పెట్టడానికి ఇంకా అంత మంచి పెట్టుబడి ఉండదు కాబట్టి వాళ్లు కాబట్టి వాళ్లు పెట్టుబడిన వెతుక్కుంటారు పెట్టుబడిగా అప్పు తీసుకున్న కూడా అందరూ వాళ్ళని అవమానిస్తారు అది వద్దు ఇది వద్దు అని చెప్పి వాళ్లకి చాలా రకాలైన సలహాలిస్తారు ఏమీ చేయకుండా ఏమి చేయకుండా చెప్పకుండా అన్ని అన్ని మాటలు మాట్లాడుతారు కానీ వాళ్ళు ఏం చేయలేరు ఇంకా వాళ్ళు ఇంకా వాళ్ళకి ఎటువంటి సహకారం అనేది ప్రభుత్వం నుంచి గానీ ఎటి నుంచి అయినా సరే ఎటువంటి సహకారం అనేది లభించదు ఒక వ్యాపారం మొదలేటప్పుడు మొదలైనప్పుడు వెళ్లేటప్పుడు కావలసిన ఒక మంచి ఒక మంచి దృష్టి ఇంకొక చూపు ముందు చూపు వ్యాపారంలో లాభాలు వచ్చినప్పుడు ఒక ముందు చూపు నష్టాలు రాకుండా ఉండడానికి ఇంకొక ముందు చూపు ఇలాంటివన్నీ వాళ్లు తెలుసుకోవాలి తెలుసుకోనున్నా కూడా ఎవరు వాళ్ళని వ్యాపారాలు పెట్టనివ్వరు చేయనివ్వరు ఒకవేళ వాళ్ళు పెట్టిన కూడా వాళ్ళకి నష్టం వచ్చేలా చేస్తారు ఈ సమాజమంతా ఒక దరిద్రపు సమాజం అయిపోయింది అందరూ ఎలా పడితే అలా ఏది పడితే అది చేస్తున్నారు ఇంకా కొంతమంది పేద ప్రజలు వ్యాపారంలో రాణించా రాణించాలని కోరుకుంటుంది కానీ వాళ్ళనెవరు కానీ ఆ రంగంలో పైన రాణించే వాళ్ళు వాళ్ళని తొక్కేస్తారు అనిచి వేస్తారు ఈ అణిచివేత కూడా చాలా దారుణంగా ఉంటుంది దాన్ని వాళ్లు ఎదురు ప్రశ్నించలేదు అలా ని నిలదీయలేరు నిలదీసిన రోజులల్లో వాళ్ళని వాళ్ళని ఏదో ఒక రకంగా హింసిస్తారు ఇంకా ఇంకా చాలా ఇంకా చాలా రకాలుగా వాళ్ళని వేధించడం ఇంకా దండించడం జరుగుతుంది ఇంకా గ్రామీణ భారతదేశంలో వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలంటే మనము చాలానే చేయాలి ఎలా అంటే కొత్త కొత్త స్కీములు రాబట్టి చిన్న చిన్న చిన్న చిన్న మత్స్యకారులు పెద్ద గ్రామీణ ప్రజలకు కూడా మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు రుణమాఫీ చేసి ఇలాంటి స్కీంలను పట్టుకుని వస్తే వాళ్ళు వ్యాపారాలు మీద వ్యాపారాలు చేయడానికి మక్కువ చూపుతారు ఇంకా మనము సబ్సిడీస్ అనగా కొంచెం కొంచెము మొత్తము ఋణం అనేది కొంచెం మొత్తము డబ్బు అనేది రుణమాఫీ చేస్తే అప్పుడు వాళ్ళకి నష్టాలు వచ్చినప్పుడు అది ఇంకా సహకారంగా మిగులుతుంది కాబట్టి ఇలాంటి ఇలాంటి శ్రద్ధలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మనం ఇంకా మనము చిన్న చిన్న చిన్న చిన్న గ్రామాలలో పల్లెల్లో పెట్టే చిన్న చిన్న బడ్డీ కొట్టులు నుంచి పాన్ డబ్బాలు కిరాణా షాపులు ఇలాంటి వాటిని మనం వెనకేసుకు రావాలి ఎందుకంటే వీళ్లే వీళ్లే ఏదో ఒకరోజు మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా అవసరం పడతారు వీళ్ళని మనం తక్కువ అంచన వేయకుండా వీళ్ళకి వీళ్ళకి కావలసిన మద్దతు అనేది మనం చూసుకోవాలి మీకు కావాల్సిన మద్దతు ఎప్పుడైతే మనం చూసుకుంటామో వాళ్లు మనల్ని చూసుకుంటారు కాబట్టి ఏదైనా సరే ఏదైనా సరే ఒక పద్ధతి క్రమంతో చేసేసి వాళ్లకి కావలసిన డబ్బులు అవన్నీ ఇచ్చి వాళ్ళ రుణమాఫీ చేసి సబ్సిడీస్ అన్ని తీసిచ్చి వాళ్లను ఒక మంచి వాళ్లని ఒక మంచి వ్యాపారిస్తులుగా చేయాలి ఇలా గ్రామీణ ప్రజలు కూడా వ్యాపారం చేయడానికి మక్కువ చూపుతారు వాళ్ళు మక్కువ చూపినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది అదే బలపడినప్పుడు అందరు మంచిగానే ఉంటాము అందరము అందరం మంచిగా ఉంటాం అందరం బాగుంటాము ఇంకా ఇంకా వ్యాపారం ప్రారంభించేటప్పుడు పెద్ద పెద్ద వ్యాపార వేస్తలు ఎలా అంటారంటే నీకు అది రాదు ఇది రాదు అది చేతకాదు ఇది చేతకాదు మీరు వ్యాపారాలు పెట్టడానికి పనికిరారు అంటారు అలాంటిదే ఏముండదు మనము మనోబలము ఆత్మ ధైర్యంతోనీ ముందుకు సాగాలి ముందుకు సాగితే మనము అలాంటివి ఎన్ని ఆపదలైనా సరే ఎదురుకోవచ్చు అలాంటివి ఏవైనా సరే మన ధైర్యంగా ముందుండి సాధించవచ్చు కాబట్టి మనము మనమెప్పుడన్నా చేయాల్సింది ఒకటే మన మీద మనం నమ్మకం ఉంచుకుని మనం పెట్టే వ్యాపారంలో మనకి మంచి మనకి మంచి తెలివితేటలు ఇంకా ప్రాణిక్యం ఉండి మనకి వొచ్చిన మనకి బాగా అనుభవం ఉన్న రంగాలల్లో వెళ్లి దాంట్లో రాణించగలగాలి దాంట్లో రాణించక మనం అందులో మంచిగా పనితనం నేర్చుకొని మన పనితనాన్ని ప్రసద ప్రసాద మన పనితనాన్ని మనం ప్రదర్శించుకొని అవతల వాళ్ళని దానితో ఆకట్టగలగాలి అలా ఆకట్టునప్పుడు మనం దాన్ని మనము దానికిచ్చే మనం దానికి ఇచ్చే విలువ అనేది చాలా రకాలుగా పెరుగుతుంది అలా పనిని పనిగా చూ పనిని పనిగా చూసే రోజు ఈ వ్యాపారాలు అనేవి చాలా ముందుకెళ్తాయి ఇంకా గ్రామీణ ప్రజలకు చాలా ఇబ్బందులుంటాయి ఎలా అంటే వాళ్ళ ఇంట్లో తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండదు మూడు పూటలు మూడు పూటలు తినడానికి కూడా చాలా అష్ట కష్టాలు పడతారు ఇలాంటి వారికి మనం వ్యాపారాలు పెట్టడానికి సహాయపడితే మనము మనం మన మనం మన భారతదేశాన్ని ఒక మంచి ఆర్థిక వ్యవస్థగా ఒక మంచి దేశంగా చూడొచ్చు ఇంకా మనము చాలా రకాలు చాలా రకాలుగా చాలా రంగాలల్లో కూడా అభివృద్ధి చెందొచ్చు ఎలా అంటే మనం ఎలా అంటే మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇలాంటివన్నీ చేయొచ్చు ఇలాంటివి ఎప్పుడైతే మనం చేస్తామో మనక్కూడా మనక్కూడా ఒక మనోబలం ఆత్మ నిర్ణయం ఇవన్నీ వస్తాయి ఇంకా మనం ఎవరిని అణిచివేయకుండా వా మన వంతు మనం కృషి చేసి వాళ్ళను పైకి లాగేటట్టు చూడాలి అప్పుడే వాళ్ళు కూడా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి గానీ ఏదైనా చేయడానికి కానీ ఉంటుంది వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ అనుభవ రీతులో నష్టాలు రాకుండా చూసుకోవాలి ఒకవేళ నష్టాలు వచ్చినా కూడా దివాలా తీసే స్థితి వచ్చిన కూడా వాళ్ళు ఏం చేయకూడదు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారం అనేది మూయకుండా దాన్ని లాభాల్లోనే దాన్ని లాభాల్లో రావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి ఎలా అనగా మనము మనకి వచ్చిన మనకు వచ్చిన డబ్బులతో కానీ ఏదైనా సరే ఏదైనా సరే ఫస్టే మొదటిగా అయితే మనం అప్పు తీసుకోకూడదు ఎప్పుడైతే మనం అప్పు తీసుకుంటామో అప్పుడు మనకి చాలా రకాలుగా ఇబ్బందులొస్తాయి అప్పుడు మనకు అప్పు తీర్చాలనే భయము బాధ్యత ఉంటుంది ఆ భయం బాధ్యతలో మనం ఏం చేస్తామో తెలియదు మన మెదడు సరిగ్గా పనిచేయకపోవడంతోనే నష్టాలు ఇంకా బీభత్సముగా వెళ్తాయి కాబట్టి అప్పు మీద అప్పు తీసుకుని మనము కంపెనీ మనము మన వ్యాపారాన్ని ఎత్తేసేసి ఎత్తేసే పరిస్థితిల్లోకైతే ఎప్పుడూ వెళ్లొద్దు మనము ఏదైనా ఆచి తూచి వెయ్యాలి ఒక పని చేస్తున్నామంటే అందులో అందులో ఒక సరైన క్రమ పద్ధతి అను శాసనం ఇవన్నీ చాలా అవసరం ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో మనం ఆ పనిని మంచిగా చేస్తున్నా చేస్తున్నామని అర్ధం ఈ పనిని ఎప్పుడైతే మనం మంచిగా చేస్తామో మనము పది మందితోని అనుభవంగా మంచిగా మాట్లాడవచ్చు ఇలా ఎప్పుడైతే మాట్లాడుతామో మనం మాట్లాడినప్పుడు పదిమందికి పదిమంది చూసి మనల్ని మెచ్చుకోవాలే కానీ తిట్టకూడదు ఎప్పుడైతే అలా అవుతుందో ఈ భారతదేశం అనేది ఒక ఆత్మనిబ్బర దేశంగా అవుతుంది దేశంలో ఇంకా వ్యాపారం ఇంకా వ్యాపారం విషయానికొస్తే వ్యాపారంలో మనము ముందుగా చూసుకోవలసినవి పెట్టుబడి ఇంకా మనకి మనకి పని వచ్చా రాదా పని రాకపోతే కొంచెం నేర్చుకుని కొంచెం అవతల వాళ్ళతో చేపియాలి అలా చేస్తే మనకి డబ్బులు కలిసొస్తాయి ఇంకా మనకు కూడా కొంచెం మనకు కూడా కొంచెం పని వచ్చినట్లు ఉంటుంది పనొచ్చిన వాడు ఎక్కడన్నా బతుకుతాడు పని రానివాడు ఏం చేసినా కూడా బ్రతకలేడు అని అందరికీ తెలిసిన విజయమే అంద అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మనము ముందు పని నేర్చుకోవాలి పని నేర్చుకొని ఉన్న పనిని మనం సరిగ్గా చేస్తే ఈ గ్రామీణ భారతదేశంలో వ్యాపారాలకు మద్దతు ఇవ్వాలి మద్దతు ఇస్తున్నాం మద్దతిస్తున్నామనిచెప్పి ప్రభుత్వం కూడా మనకి భరోసాగా నిలిస్తే మనము ఇలాంటివి ఎన్ని కష్టాలొచ్చినా కూడా ఎదుర్కోగలం